భారతదేశంలో ఏంటంటే ఇంతకముందు మన విద్య అనేది అంతగా లేదు అలాగే ఇంకా ఏంటంటే మనకి టీవీ చానెల్స్ కాని టీవీలు కాని లేవు కానీ అది ఇప్పుడు మన భారతదేశం కూడ డెవలప్ అయ్యి ప్రతీఒక్క దాంట్లో ముందంజలో ఉంది అలాగే వ్యాపారం కాని వేరే ఏ రంగంలో అయినా సరే ముందుగా ఉందని అయితే నేను అనుకుంటున్నాను అంటే ఇంతకముందు వ్యాపారాలు కానీ లేదా విద్య కానీ ఆన్లైన్ యాప్స్ కానీ ఇలాంటివి ఏమి లేవు అది ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది అలాగే మారుతూ వచ్చింది ఇంకా ఏంటంటే మన జీవితాల్లో ప్రతీఒక్కటి చాలా మార్పు రావడం నేనైతే చూసాను ఇంకా ఏంటంటే చాలావరకు డిజిటల్ యాప్స్ అలాగే ఆన్లైన్ పేమెంట్స్ ఇంకా టీవీ చానల్సు వైఫై ఇలా చాలా అంటే చాలా కొత్త కొత్తగా అభివృద్ధి చెందడం వల్ల ప్రతీఒక్కళ్ళు వాళ్ళు కష్టాలు కాని కొంచెం తగ్గినట్టు ఇలా అనిపించింది ప్రతీఒక్కళ్ళు విద్యా రంగంలో కానీ అలాగే వ్యాపార రంగంలో కానీ అభివృద్ధి కూడా చెందారు